మా ఊరిలో ఏయే నీటి వనరులు ఉన్నాయంటే చెరువులు కుంటలు మా ఊరి అవతల గంగ ఇంకొక్కటి ఏంటంటే మా ఊరి అవతల అన్నారం బ్యారేజని ఈ మధ్యనే కట్టిన ఆనకట్ట అతి పెద్ద ఆనకట్ట ఈ బ్యారేజ్లో వర్షకాలం మొత్తం నీళ్లుంటాయి అలాగే చలి కాలం కూడా ఉంటాయి కాని ఎండకాలం మాత్రం ఉండవు కుంటల్లో మాత్రం ఎండకాలం ఉంటాయి చలి కాలం ఆల్మోస్ట్ తక్కువ ఉంటాయి వర్షకాలం మాత్రం నిండా నీరే చెరువుల్లోకి వచ్చేసరికి చలికాలం తక్కువ ఎండకాలం మొత్తమే ఉండవు అదే వర్షాకాలంకు వచ్చేసరికి మాత్రం కట్ట ఎక్కి పారే అన్ని నీళ్లుంటాయి ఇవి ఏడాది పొడుగున ఉంటాయంటే ఉండవు వర్షాలు కురిసినప్పుడు అవ్వి నిండా ఉంటాయి చలి కాలంలో మధ్యలకే ఉంటాయి అదే ఎండకాలంకు వచ్చేసరికి మాత్రం మొత్తం ఎండిపోయి ఉంటాయ్ ఇవి మా ఊరిలో ఉండే వనరులు పిల్ల కాలువలు చెరువులు అవ్వచ్చు కుంటలు అవ్వచ్చు వాటర్ఫాల్స్ అనేవి ఏమి ఉండవు కాని కాలువల మటికి బ్యారేజు ఇలా చిన్న చిన్న వనరులు మా ఊరిలో ఉన్నాయి ఏడాది పొడుగునా అంటే కష్టం ఇవన్నీ మేం నిర్మించుకున్నవి వంద రోజుల పని ద్వార్లా ద్వారా చేసుకున్న గుంతలు మిషన్ కాకతీయ ద్వారా చేసుకున్న గుంతలు మిషన్ భగీరథ ఇలాంటివి సో ఇవన్నీ ఈ వంద రోజుల పని ద్వారా చేసిన గుంటల ద్వారా కూడా మేము నీటి సదుపాయాన్ని చేసుకుంటాము